మేము మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఉబెర్ యాప్లో బుక్ చేసుకున్నాము అయితే ఏంటంటే ఆ ట్యాక్సీ బుక్ చేసుకున్న ఆ డ్రైవర్ ఏంటంటే చాలా బాగా మర్యాదగా మాట్లాడడం అలాగే అందరితో మర్యాదకరంగా ప్రవర్తించడం అలా మంచిగా ఉన్నారు అలాగే ఏంటంటే మేము ఎక్కడన్నా ఆగిన సరే ఆయన ఓపిగ్గా ఉండి చూసి ఆ తర్వాత నేన్ మాది కంప్లీట్ అయిపోయాక ఆయన బయలుదేరారు అంతేతప్ప మమ్మల్ని కంగారు పెట్టలేదు సో నాకు ఆయన చేసిందై ఆయన అంత సైలెంట్గా ఉండి మమ్మల్ని అరవకుండా రైజ్ అవ్వకుండా సీరియస్ అవ్వకండా మంచిగా ఉన్నారు అలాగే ఏంటంటే మంచిగా మాట్లాడారు అలాగే ఇంకా ఏంటంటే మాది ఒకవేళ లేట్ అయినా సరే వాయు ఆయన మమ్మల్ని ఏమీ అనలేదు సో నాకైతే మొన్న వచ్చిన డ్రైవర్ అయితే చాలా బాగా మంచిగా తీసుకెళ్ళి మంచిగా తీసుకొచ్చారు